యోగా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం మనసు ఆరోగ్యంగా ఉంటాయి ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ప్రియమైన వారితో సమయం గడపడం వల్ల ఒంటరితనం నిరాశా తగ్గుతాయి మానసిక సమస్యలు తీవ్రంగా ఉంటే మానసిక నిపుణల సహాయం తీసుకోవడం మంచిది జీవితంలో సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు నేను ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు కొంత సమయం తమ కోసం కేటాయించుకొని యోగా ధ్యానం వ్యాయామం వంటివి చేయాలి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపాలి అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి మానసిక ఆరోగ్యమనేది శారీరిక ఆరోగ్యం వలనే ముఖ్యమైనది మనసు ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితంలో సంతోషంగా ఉండగలము కాబట్టి ప్రతి ఒక్కరు తమ మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి